పశు పెంపకంతో పాటు పక్కన చేయగలిగిన వ్యాపారాలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే పశువుల పక్కన మేకలు గొర్రెలు ఇంకా కోళ్ళు ఇవి చాలా ఇటువంటివి చాలా పెంపకం చేసుకోవచ్చు వీటిని పెంపకం చేస్తు వీటి ద్వారా వచ్చిన ఎరువులు రసాయన సేంద్రీయాలు వంటివి మనము పొలంలో వాడుకోవచ్చు పెంటలాగ అంతే కాకుండా ఇంటి పక్కన కూరగాయలు అవి పండించుకోవడానికి ఇవి వీటి ద్వారా వచ్చిన ఎరువులు వాడుకోవచ్చు వాటి వలన మనకు చెట్లు మనకు కూరగాయలు టమాటాలు వంకాయలు ఇవన్నీ ఇస్తాయి వాటిని మనము ఉత్పత్తి చేసుకుని ఎగుమతి చేసుకుని మనం వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్ళి అమ్ముకుని మనం కుటుంబం పోషించుకోగలము ఇలా చాలా రకాలైన వ్యాపారాలు చేసుకోవచ్చు